హలో నా పేరు జ్యోతి నేను ప్రస్తుతం నేను మీ నెట్వర్క్లో ఉన్నాను కానీ నా ప్రస్తుత ప్లాన్ నా అవసరాలను తీర్చి వేయడం లేదు నా ప్రస్తుత ప్లాన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది మంత్ దీంట్లో వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ప్రతిరోజు వస్తుంది కానీ నేను ఎక్కువ డేటా ఉపయోగిస్తున్నాను ముఖ్యంగా వీడియో కాల్స్ మరియు ఆన్లైన్ వర్క్ కోసం ప్రస్తుత డేటా లిమిట్ ముగిసిపోయిన తర్వాత అదనపు ఛార్జులు రావడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది